తెలుగు రాష్ట్రాల్లో పత్రికలు పద్దెనిమిది వందల ముప్పై ఆరులో సిద్ధాంతి విలాసనీతో ప్రారంభమయ్యాయి ఇది చెన్నైలో నిలబడింది తరువాత కౌమిది ఆంధ్రప్రగతి ఆంధ్రజ్యోతి ఈనాడు వార్త వంటి పత్రికలు ప్రజలలో చైతన్యాన్ని రేకెత్తించాయి స్వతంత్ర ఉద్యమానికి భాషా అభిమానానికి సామాజిక రక్షణకు ఇవి మౌలిక సాధన సాధనాలుగా మారాయి వెంపటి వెంకటరత్నం కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు రామనాథం వంటి వారు ఈ రంగానికి బలమైన బేస్ ఏర్పాటు చేసారు ఈ రంగం నేడు క్రొత్త మీడియా సహాయంతో మరింత విస్తరిస్తుంది